నా పేరు నల్లా గణేష్ మా నాన్నగారి పేరు నల్లా శ్రీనివాస్ నేను పల్నాడు జిల్లాలో ఇక్కడ నివసిస్తు ఉంటాను నేను ప్రెసెంటు డిగ్రీ చదువుతున్నాను అయితే డిగ్రీ పూర్తి చేసి నేను ఐటీలో నేను కొలువు తెచ్చుకోవాలని చెప్పి నా ఒక ఆశ అయితే దాని తగ్గట్టు నేను ప్రసెంట్ అయితే కొన్ని కంప్యూటర్ కోర్సెస్ కూడా లర్న్ చేస్తున్నాను వాటితోపాటు నేను ఎలా చాట్ జీపీటీ లాంటివి ఇలాగా కొన్ని ఉన్నాయి కదా వాటిని ఎలా వాడాలో వెబ్ డవలప్మెంట్ సైడు ఎలాగా వెళ్ళాలనేది ఆ కోర్సు కూడా నేను లర్న్ చేస్తున్నానని చెప్పుకోవాలి వాటితో పాటు ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా నేను నేర్చుకుంటున్నాను ఇది నా డిగ్రీకి సంభందించిన విషయాలు అలాగే నేనయితే నా డిప్లమా నేను ఇక్కడే ప్రభుత్వ పాఠశాలలో చేశాను దానితోపాటు నా స్కూలింగు కూడా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలోనే జరిగిందని నేను చెప్పుకోవచ్చు అయితే నాకు చిన్నప్పుడి నుంచి ఫస్ట్ కంప్యూటర్ మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు కానీ ఇప్పుడు ఐటీ వెళ్ళిపోయి చాలా మంచిదనిపిస్తుంది ఎందుకంటే వారంలో సాటర్డే సండే కూడా ఇక్కడ సెలవు ఉండడం అనేది మంచి విషయం అని చెప్పుకోవాలి కొంచెం స్ట్రెస్ కూడా తక్కువే ఉంటుంది అంతేకాకుండా మనం వర్క్ అనేది మనకి వీలు బట్టి మనం చేసుకొనే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అంతేకాకుండా అందులో కొంచెం త్వరగా డవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను అది అందులో కొలువు తెచ్చుకోవాలి నేను అనుకుంటున్నాను నేనైతే స్పోర్ట్స్ ఆడుతు ఉంటాను నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం క్రికెట్ ప్రతి వారం రెండుసార్లు ఖచ్చితంగా నేను ఆడతు ఉంటాను దానితోపాటు బ్యాడ్మింటన్ కూడా నేను ఆడతానని చెప్పుకోవాలి అయితే ప్రసెంటు వాటితో పాటు నేను మ్యూజిక్ కూడా నేర్చుకుంటున్నాను నాకు మ్యూజిక్ అంటే కూడా ఎంతో ఇష్టం నేను ప్రసెంటు అయితే వైలెన్ వాయిస్తా ఉంటాను ఆ వైలెన్ నేను చిన్నప్పటి నుంచి నేర్చుకోవడానికి ట్రై చేశాను కానీ నాకు అవలేదు కానీ ఇప్పుడైతే ఇక్కడ వీధి చివర ఒక గురువుగారు ఉన్నారు ఆయన అయితే నాకు నేర్పిస్తున్నారు ఆయన చాలా బాగా అద్భుతంగా నేర్పిస్తున్నారు దానితోపాటు వైలెన్తో పాటు ఇంకా మిగతా మ్యూజిక్ కూడా నేర్చుకుని మ్యూజిక్ సైడ్ కూడా వెళ్ళాలని చెప్పి అది నా అది కూడా నా ఆశయం నా కలనే చెప్పుకోవచ్చు ఇలా చెప్పుకుంటు పోతే ఇంక నా గురించి చాలా విషయాలు ఉన్నాయనే నేను చెప్తాను అయితే నాకు ఎక్కువగా ఇష్టమయ్యింది ఏంటంటే నాకు బిర్యానీ తిండం అంటే కూడా చాలా ఎక్కువ ఇష్టం నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం ఇంకా నాకు చాలా వంటకాలు అంటే ఇష్టం ముఖ్యంగా నేను నా డబ్బులు కూడా ఎక్కువగా ఫుడ్డుకి లేదా టూర్లుకి వెళ్ళడం ఇలాంటి వాటికి ఖర్చు పెట్టాలని అనుకుంటాను ఎందుకంటే టూర్లుకి వెళ్ళినప్పుడు మనకు మనసులు చాలా ప్రశాంతంగా అవుతు ఉంటుంది ఆల్ ఇండియా టూర్ చెయ్యాలనేది అనేది నా కల అలాగే ఇతర దేశాలకి కూడా వెళ్ళాలనేది కూడా నా కల ఎందుకంటే ఇతర దేశాల్లోకి వెళ్ళి టూరిస్ట్ లాగా ఒక అన్వేషణ చేసే వాళ్ళలాగా నేను వెళ్ళాలని అనుకుంటున్నాను ప్రెసెంట్ అయితే నేను జాబ్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాను